నిజంగా ఆలోచింపచేసే పుస్తకం అంటే నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుస్తకం చదివాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మొదటి పేరు డాక్టర్ భీమ్ రావ్ రాపార్ రామోజీ అంబేద్కర్ ఆయన ఒక బడుగు కులాల అంటే చిన్న చిన్న మధ్య తరగతి పేద నిరుద్యోగ కుటుంబం నుంచి వచ్చిన వారు ఆయన మనకి మొదటి రాజ్య మన యొక్క భారత దేశం యొక్క మొదటి రాజ్యాంగాన్ని మన ప్రపంచంలో పె అతిపెద్ద రాజ్యాంగాన్ని ఆయన రచించడం జరిగింది ఆయన యొక్క జీవిత జీవనశైలి గురించి నేను మీతో చెజిన్ చర్చించాలి అనుకుంటున్నాను ఆయన ఒక మంచి చెడుల గురించి ఆయన మనకు చేసిన ఉపకార ఆయన చేసిన మనకు మేలు గురించి ఆయన మనకు చాలా చేసారు వాటి గురించి నేను చాలా ఇన్స్పైర్ అయి ఆయన గురించి నేను మీ కొన్ని మీతో చర్చించుకోవాలి అనుకుంటున్నాను ఆయన నేను ఆయన ఫస్టు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అనేవాడు పె జీ పేద ధ పేద బడుగు కులాల నుంచి వచ్చిన వారు ఎస్సీ కేటగిరి నుంచి వచ్చిన వారు మాదిగ అనే కులం నుంచి వచ్చిన వారు ఆయన చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన యొక్క జీవనశైలి మన అందరితో ఇప్పుడు మనం ఎంత ఫ్రీగా ఎంత మంచిగా అందరూ జా జాతి కుల మత భేదాలు అని లేకుండా చాలా మంచిగా తిరుగుతున్నాము అలా ఉండేది అలా ఉండేది కాదు అప్పట్లో ఒక ప ఆయన ఉన్నప్పుడు చి మేం చాలా చిన్న కులాల బడుగు కులాల వాళ్ళని అడవి జాతిల వాళ్ళని బయట కూర్చోబెట్టేవాళ్ళు వాళ్ళని దగ్గరికి రానివాళ్లు వాళ్ళు ముట్టుకున్న వస్తువులను కూడాపె పెద్ద పెం ధనిక పెద్ద పేద కమ్మ వామ్ కమ్మ రెడ్డి వంటి కులాల వాళ్ళు వాటి వాళ్ళ యొక్క వస్తువులను కూడా ము వాళ్ళు ముట్టుకున్న వస్తువులను కూడా ముట్టుకునే వాళ్ళుకాదు వాళ్ళకి వీళ్ళకి వ నీళ్ళకు అయినా ప్రతీదానికి వేరు వేరుగా ఉండేవి కనీసం నీళ్ళు కూడా తాగడానికి వీలు ఉండేది కావు ఒక దన్ని అధముడు అధికుడు తక్కువ కులంవాడు అని వివిధ రకాలుగా చర్చించి వారిని తక్కువ జాతి అని హింసి కించ కించపరచి కించపరచి చూసేవాళ్ళు వాళ్ళని చాలా దూరంగా ఉంచేవాళ్ళు మానవజాతిలో వాళ్ళని మనుషులు లాగా కూడా చూసేవాళ్ళు కాదు చాలా ఘోరంగా చూసేవాళ్ళు అన్నమాట రోజుల్లో ఈయొక్క తన యొక్క చిన్న తన బాల్యంలో తనకు జరిగిన అన్ని అవమానాలని తను ఎదురుకొని తను తనలాంటి బాల్యం ఇంకెవ్వరికి ఉండకూడదని ఇప్పటికీ ఒక మన భవిష్యత్తు ఇలా తీర్చిదిద్దడానికి మొదటి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని చెబుతున్నాను ఆయన యొక్క జీవనశైలి ప్ర చిన్నప్పుడు ఎలా ఉండేది అంటే తన యొక్క స్నేహితులతో కలిసి తను చదువుకున్నది లేదు తను తను తన స్నేహితులతో కలిసి చే కూర్చొని చదువుకున్నది పుస్తకాలతో పుస్తకాలు మార్చుకున్నది వాళ్ళు ఒక పెన్నులు మార్చుకున్నది వాళ్ళు యొక్క ప్రక్క ప్రక్క ప్రక్కన కూర్చొని మాట్లాడుకున్నది లేదు తను పాఠశాల లేదా తరగతి గది బయట కూర్చొని చదువుకునేవాడు తరగతి లోపల ధనిక కుటుంబం వాళ్ళు పేద పెద్ద పెద్ద రహం రహం ధనిక కుటుంబాలు కమ్మ రైతు కమ్మ రెడ్డి స్ము పెద్ద పెద్ద కులాల వాళ్ళు ఉండేవాళ్ళు వీళ్ళు బీసీ ఎస్టీ బీసీ అనగా జన గిరి పేద ధనిక అంటే అటవీ కుటుంబాలు అటవీ పా మాదిగ అంటే గోండు చెంచు లాంటి కొన్ని జాతుల వాళ్ళు బయట ఉండేవాళ్ళు వీరు అన్నింటినీ అధిగమించి వీరు చాలా రకాలుగా వీళ్ళు చాలా రకాలుగా ప్రోత్సా చాలా రకాలుగా ఇబ్బందులు పడేవారు వీళ్ళు చదువుకోవడానికి కనీస వసతులు కూడా ఉండేవి ఉండేవి కావు వీళ్ళ యొక్క నీళ్ళని వీళ్ళు కనీసం మంచి నీళ్ళకు కూడా చాలా మైళ్ళ దూరం వెళ్ళి తీసుకొని రావాలసి వచ్చేది ఊళ్ళో ఉన్న అందరూ సమానంగా కనిపించినా వీళ్ళు ఊరి బయట ఉండేవాళ్ళు వీళ్ళను చాలా రకాలుగా వెలివేసేవాళ్ళు అప్పట్లో ఉన్న మన చాలా రకాలుగా మూఢ నమ్మకాలు ఉండేవి అప్పట్లో భర్త చనిపోతే భార్య ఎంత తక్కువ ఏజ్ ఉన్న కూడా భార్యని భర్త ఒక చితిలో కాల్చి చంపేవారు అట్లా చాలా రకాలుగా జరుగుతూ ఉండేవి చాలా అప్పట్లో వరకట్నం జరుగుతూ ఉండేది వరకట్నం ఏ ఇష్టం వచ్చినట్లు ఇచ్చేవాళ్ళు అప్పట్లో చిన్న పిల్లలని అప్పుడే ఎనిమిది ఏడు సంవత్సరాలకే పెళ్ళి చేసేవాళ్ళు బాల్య వివాహాలు చేసేవాళ్ళు వరకట్నాలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు అండ్ తరువాత మన యొక్క జీవనాన్ని మన యొక్క మహిళలకి ప్రతీ చోట రెస్ రెస్పెక్టబుల్గా ఇప్పుడు ఉంటుంది కానీ అప్పట్లో ఉండేది కాదు మహిళలని వంటింట్లోనే ఉంచేవాళ్ళు వాళ్ళు ఒక దుప్పట్టా కప్పుకొని ఇంట్లోనే ఉండేవాళ్ళు వంటగది నుంచి బయటగది కూడా రా వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు తల ఎత్తి ఎవరిని చూసేవాళ్ళు కూడా కాదు ఇవన్నీ ఇప్పటికి ఇప్పటి ఈ చాలా ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఇంత స్వాసంత్రంగా ఉంటున్నామో ఎంత మంచిగా ఉంటున్నానో ఇలాంటి వసతులు అన్ని అప్పట్లో ఉండేవి కావు అప్పుడు ఉన్న మూఢ నమ్మకాలు అయిన అప్పట్లో ఉన్న జాతి పేద ధనిక అనే వ్యత్యాసమైన అప్పట్లో ఉన్న చాలా రకాల దూర దుష్య దుష్య దూర దూర్ దుష్ప దుష్ప్రభావాలు అయిన దుష్య దురంకార ఆలోచనలైనా దుష్పా దురహంకారం ఆచారాలైనా ఇప్పుడు లేవు లేవు లే రాకూడదు అని తన యొక్క జీవితాన్ని తన యొక్క బాల్యాన్ని తన యొక్క జీవనాన్ని మనకి ఒక పాఠంగా అందరికీ ఒక గుణపాఠంగా నేర్పిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చాలా గొప్పవారు ఆయన మన రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొం పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కూర్చొని రాసారు ఆయన ఎంతో మంది ఒక ఎంతో మంది యొక్క సలహాలు తీసుకొని ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో రకాలుగా చూసి ఎంతో మంది ఎన్నో దేశాలు ఎలా స సా ఎలా సా మన రంగంలోనికి ఎలా బ ప్రపంచంలో ఎలా ఎదుగుతున్నాయి ఎలా స సంస్కృతంలో అయినా ఎలాంటి వాటిలో అయినా ఎలా ముందుకు దూసుకుపోతున్నాయి మనం ఎందుకు ఇలా దుష్ట ఆచారాలని ఇలాంటి తక్కువ జాతి ఎక్కువ జాతి అని ఇలాంటి దు దురు దురాచారాలని దురా దుశ్య ద్రు సంస్కారాలని అన్నింటినీ ఉంచుకొని మనం ఎందుకు స్వతంత్రంగా డెవలప్ కావట్లేదు అంటే మనం స్వా వృద్ధి చెందట్లేదు అని చాలా రకాలుగా ఆలోచించి మన తన యొక్క అన్నింటినీ ఉపయోగించి చాలా పెద్ద రాజ్యాంగాన్ని రాసారు ఇన్ని రోజులు కూర్చొని నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఆయన జనవరి నవ జన నవంబర్లో ఆయన రాజ్యాంగాన్ని ఆమోదిస్తే అది జనవరిలోనికి ట్వ జనవరి ట్వంటీ సిక్స్కి ఆమోదంలోకి ఆమోదంలోకి వచ్చింది ఈ విధంగా ఆయన చాలా రకాలుగా ఆయన నీ వా ప్ర ఆయన చేసిన రాజ్యంగంలో ప్రతీ ముక్క ప్రతీ వాక్యం ప్రతీ పదం మన యొక్క జాతి అయినా పేద ధనిక కుటుంబం వాళ్ళని ఉద్దేశించి రాసారు ఆయన మనం మనిషి ఎలా లక్షణం ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి ఎలా స ఇతరులతో ఉండాలి ఎలా మనం మెలగాలి ఇవి ఈ సమాజంలో ఎలా నడుచుకోవాలి ప్రతీ చిన్న విషయాన్ని ఆయన మనకు చెప్పారు బా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చాలా రకాల పుస్తకాలనే రాయడం జరిగింది ఆయన చది ఆయన రాసిన కొన్ని పుస్తకాలు నన్ను చాలా బలో చాలా ప్రోత్సాహం ఇచ్చాయి ఆయన చాలా రకాలుగా అందరినీ ఉద్దేశించి రాసారు నేను ఈ ఆయన ఆయన ఆయన ఉన్నప్పుడు జరిగిన కొన్ని ఆయన ఆయన ఉన్నప్పుడు జరిగిన కొన్ని మా విస్ మనోభావాలు ఆయన జరిగి ఆయన ఉన్నప్పుడు జరిగిన కొన్ని ఆచారాలు అయిన వాళ్ళని చూసే విధానమేనా ఇప్పటికీ కొ కొన్ని కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉంది నేను ఉదాహరణగా ఒక అమ్మాయి గుడికి వెళ్ళినప్పుడు ఒక ఆమె ఏదో సహాయం కోసం అడిగితే తను ఏ కులం మీరు అని కొంచెం ప్రక్కకి జరగండి అని చెప్పడం జరిగింది అప్పుడు అమ్మాయి చాలా బాధపడటం జరిగింది ఇప్పటికీ అలాంటి ఆచారాలతో అలాంటి మూఢ నమ్మకాలు కొనసాగుతున్నాయి అంటే నాకు నవ నాకు నమ్మకం చాతగా నమ్మబుద్ది కావట్లేదు ఇప్పటికీ కొన్ని దూ గు కో వరకట్నాలు ఇప్పటికీ కొన్ని ఇవి ఇప్పటికీ కొన్ని దు దుష్పలితాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఎవరిని అంటే అక్కడక్కడ జరుగుతున్నాయి అంత స్వాతంత్రంగా ఏం జరగట్లేదు అక్కడక్కడ అడుగు చాటున ఏదో అనేక అన్ని జీవుల దగ్గర జరుగుతున్నాయి మనం కాలంలో అడవులలో చెట్లల్లో గోండు ప ఒక చెంచు లాంటి జాతులు క బీసీ ఎస్టీ సబ్కాస్ట్ ఇలాంటి కులాలు చాలా అడవులలో పళ్ళు కూరగాయలు త్రాగి అప్పుడు అక్కడ బ్రతికేవాళ్ళు కానీ ఇప్పుడు అందరితో కలిసి జనంలో సా అందరితో కలిసి మంచిగా బ్రతుకుతున్నారని కారణం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆయన మన ప్రజలలో చ తెచ్చిన మార్పు వాళ్ళలో తెచ్చిన చైతన్యం మమ్మల్ని ఎంతో కృషిని ఐకమత్యాన్ని క నాయి నాలో ఎంతో కృషిని ఐకమత్యాన్ని కల్పించింది ఆయన మన ప్రజలలో ఆయన ప్రజలలో ఉన్న వా నమ్మకాన్ని బయటకు తీసారు ప్రజల్లో ఉన్న ఇలాంటి చెడు కీడు అనుభవ అనుభవాలని దుష్పలితాలని అందరినీ పోగొట్టి ఆయన మనిషి యొక్క ఉన్నతిని కాపాడటం కాన్ జరిగింది ఆయన భారత దేశం యొక్క మొదటి మనిషిగా భారత దేశం యొక్క మొదటి మనిషిగా భారత దేశం నుంచి వచ్చిన మొదటి పౌరుడిగా అందరికీ ఇలాంటి విద్య ఉన్న ఇలాంటి విద్య ఉండాలి ఇలాంటి సౌకర్యాలు ఉండ ఉండాలి ఇలాంటి రక్ష ఆచారాలు ఇలాంటి నమ్మకాలు ఇలాంటి పద్ధతులు ఇలాంటి స్వాతంత్రపు అలవాట్లు ఉండాలని ఆయన ఎంతో మంచిగా చెప్పారు సో ప్రతీ ప ప్రతీ రాజ్య ప్రతీ ఆయన చెప్పిన ప్రతీ రా చట్టం అనేది ఈ సమాజంలో మామూలు అవుతూ ఉంటుంది ప్రతీ కోర్ట్లో ఉన్న ప్రతీ లాయరు ఇప్పుడు మనం మన కనీస మనం చదువుతున్న ప్రతీ పుస్తకమైన ప్రతీ లా యొక్క లా యొక్క సెంటెన్స్ ప్రతీ లా చట్టం ప్రతీది మనం యూజ్ అయినా మనకు ఇచ్చిన మన ఆయన మనకు ఇచ్చిన ఒక వరం లాంటిదే అనుకోవాలి చాలా రకాలుగా ఎన్నో రకాలుగా ఆయనను మ ఆయన మనల్ని చాలా రకాలుగా హెల్ప్ చేసారు చాలా రకాలుగా మనలని మోటివేట్ చేసారు మన ఏ మనం ముందు జాతులకు మనం ఇవ్వాల్సిన అవసరం లేకుండానే మనకే ఆయన చాలా రకాలుగా ఇచ్చి వెళ్ళారు రోజుల్లోనే ఇప్పటికీ చాలా రకాలుగా సహాయం మనం చ చాలా రకాలుగా సహాయపడాలి ఆయనకి మన ఆయన యొక్క గు గుర్తింపుని మనం గుర్తుంచుకోవాలి మనం ఇప్పటికీ ఎక్కడ అయిన మూఢ నమ్మకాలు అయిన ఎక్కడ అయినా ఏమైనా అణగారిన కులాలని త కొంచెం తా తక్కువగా చూసినా ఏం చేసినా మనం కొంచెం ముందు రియాక్ట్ అవ్వాలి ముందు మనం ఇలాంటి ఇలా ఉండకూడదు ప్రజంట్ కాలంలో ఇలా ఉండాలి ఇప్పుడు మనం ఇలా ఎదగాలి మనం ఇలా సంస్కృతి సంప్రదాయాలను పాటించాలి ఇలా మనం ఒకళ్ళని ఒకలు ఒకలిని ఒకలు తొక్కుకుంటూ పోవడం కాదు మనం అందరం కలిసి మన యొక్క ఉన్నతిని కాపాడుకోవాలని మనం చెబుతూ ఉండాలి అందరికి మోటివేట్ చేయాలి అందరినీ మార్పు అందరిలో మార్పు రా వచ్చేలా చూడాలి ఈ విధంగా భారత దేశంలో ప్రతీ ఒక్క పౌరుని యొక్క మా ప్ర ప్రతీ ఒక్క పౌరుని యొక్క మా అన్నం తినే ప్రతీ ఒక్క పౌరుని యొక్క స్వాతంత్రం ముందు తినే మెతుకు ముందు బా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఒక్క చట్టం అయినా మాటలు అయినా అనుభవాలు అయినా తన బాల్యం అయినా అన్నీ ఉంటాయని నేను అనుకుంటున్నాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనకి ఇచ్చిన చాలా ఆచారాలు చాలా చాలా ఆచారాలు చాలా వి సా వి మా చట్టాలు అన్నీ ఈ మధ్య కాలంలో యూజ్ అవుతూనే ఉన్నాయి ప్రతీ నేరంలోనూ ప్రతీ చట్టంలోను ఇవి ఉపయోగించే చ ఉపయోగించే వాటన్నింటినీ మనం మనం ఉపయోగించేవి అన్నీ కూడా ఈ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఇచ్చిన వరం లాంటిది ఒక్కొక్క రకంగా చెప్పాలంటే మనం చాలా మనం చాలా ఇ వ్వా ఇంకా మోటివేట్ కావాలి ఆయన్నీ చూసి మన ఆప్పట్లో ఆయన తన యొక్క బాల్యాన్ని ఉద్దేశించి తను ఎంత గొప్పగా ఎదిగాడో మనం కూడా మనం ఇంకా ఆయన కన్నా ఎక్కవగా ఎదిగి మా అందరితో అందరితో శభాష్ అనిపించుకొనేలా ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ ఏ ఇంకా ఆయన బుక్ ఆయన బుక్స్లో నాకు గా ఆయన అప్పట్లో మనకి చేసిన ఆయన మన కోసం చాలా చేసారు ఆయన మన కోసం చాలా చే చేయడం జరిగింది అందుకే మన ఇప్పటి ఇప్పటివారు ఆయన యొక్క గుర్తింపుని గుర్తించి ప్రతీ ఈ స్పి అంటే ప్రతీ ఒక మా వస్తువు వెనుక యినా ప్రతీ వేటి ప్రతీ ఒక సాంప్రదాయక వా వస్తువు వెనుక అయినా ప్రతీ దాని మీద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని గుర్తించి కొంత మంది ఆయనని యొక్క గుర్తింపుని కాపాడుతూ ఉన్నారు ఆయన ఆనగా బడుగు అనగా బడుగు కొం చిన్న కులాలు పెద్ద కులాల వారి వైపు ఎక్కువగా నిలబడ్డారు వారి యొక్క ఉన్నతిని చాలా రకాలుగా కాపాడారు ఆయన చాలా రకాలుగా పేద ధనిక కూ పేద ధనిక కుటుంబాల కోసం నిలుచున్నారు ఆయన ప్రజల యొక్క ఉన్నతిని కాపాడటానికి ప్రయత్నించారు ఆయన ప్రజలను ప్రజలనే కాదు వేరే వారిని కూడా యొక్క జి బాల్యాన్ని ఎంత గట్టిగా తను నిలబె ఎంత గట్టిగా నిలబడ్డాడో మనం కూడా ఎన్ని సమస్యలున్నా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నింటిని నిలదొక్కుకొని ఆయన యొక్క ఉదాహారణను తీసుకొని మనం చాలా ఎదగాలని నేను కోరుకుంటున్నాను ప్రజలలో కాదు ప్రజలలో ఇప్పటికీ కొంత మందికి ఇంకా చైతన్యం రాలేదు ఇంకొంత మందికి ఇంకా ఇంకా మార్పు రాలేదు వాటిని మ వాళ్ళకి మనం చెప్పి ఇలా ఉంటుంది సమాజం ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని కొన్ని మూఢ నమ్మకాలని ముఖ్యంగా వరకట్నాన్ని మనం నిషేధించాలి ఇప్పుడు ఈ కాలంలో ఇష్టం వచ్చినట్లు అందరు కట్నాలు ఇవి అవి ఇస్తున్నారు అలా కట్నాలు ఇవ్వడానికి మనం ప్రోత్సహించకూడదు ముందు మనం కట్నం తీసుకోవడం వద్దు కట్నం ఇవ్వడం వద్దు ఇది ఆపేస్తే అందరూ ఆపేస్తారు ఫస్టు ఈ పని అన్నీ అప్పట్లో ఉన్న మూఢ నమ్మకాలన్నీ అంతరించాయి కానీ ఈ వరకట్నం అనే మూఢ నమ్మకం మాత్రం అని ఇప్పటికీ అంతరించిపోవడం లేదు ఇప్పటికీ కొన్ని జాతులలో ఎస్టీ లంబాడాస్లో చిన్నపిల్లలికి అప్పుడే ఒక ఫిఫ్టీన్ టువెల్ ఇయర్స్కే పెళ్ళి చేసేస్తున్నారు అలా పెళ్ళి చేయడాన్ని కూడా ఆపేయాలి ఇప్పటి ఈ గవర్నమెంటూ తెలంగాణ గవర్నమెంటు వచ్చిన కాన్నుంచి టూ ఎయిటీన్ ఇయర్స్కి కళ్యాణ లక్ష్మీ షాదీ ముబరక్ పథకాలు పెట్టడం వల్ల కొంత మంది పెళ్ళి చేయకుండా అలాగే ఉన్నారు పిల్లలకి అలా పెళ్ళి చేయకుండా ఉన్నారు కాబట్టి ఇప్పుడలా పెళ్ళి చేయకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క జీవం ఉన్న బాల్యం అనేది బాల్యాన్ని తను వాళ్ళు చా ఆనందంగా ఎంజాయ్ చేసి తరువాత పెళ్ళి చేసుకుంటున్నారు ఒక పద్దెనిమిది ఇరవై తరువాత వాళ్ళ యొక్క మైండ్ మెచ్యురిటీ ఉంటుంది కాబట్టి పెళ్ళి చేసుకోవడం జరుగుతుంది ఇలా కొన్ని పథకాలు పెట్టాలి కొంత మందికి చైతన్యం తేవాలి ఇలా ఇలా ఇన్ని రకాలుగా ప్రోత్సహించి బాల్యం బాల్య నమ్మకాలను బాల్య వివాహాలని బాల్యంలో ఒక బాల కార్మికులని కొన్ని హోటల్లో చిన్న పిల్లలనే పనిజే పని చేపిస్తారో అలా పని చేయించడం నేరమని వాళ్ళకి చెప్పి ఆ పిల్లలని స్కూళ్ళకి పంపించాలి పాఠశాలలకు అన్నింటికీ పంపడం జరగాలి మళ్ళీ వరకట్నాన్ని నిషేదించాలి ఆండ్ అలాగే చదువుకునే వాళ్ళకి హెల్ప్ చేయాలి అండ్ మనం ఎంత సంపాదించినా ప్రక్కన వాళ్ళకి ఇవ్వడం చ మరి నేర్చుకోవాలి అండ్ తరువాత పిల్లలకి పిల్లలకి అయినా మనం రాని పేద విద్యార్థులకి అయినా పుస్తకాలూ పెన్నులు ఇలాంటివి పంచడం వాళ్ళని ప్రోత్సహించడం ఇలాంటి విద్య వాళ్ళ యొక్క నిత్య అవసర ఖర్చులకి కొన్ని సహాయంగా అందించడం ఇలాంటివి చేస్తూ ఉండాలని నేను కోరుకుంటూ ఈ విధంగా ఆయన ఆయన నడిచిన బాటలో అందరూ నడవాలి ఆయన చెప్పిన కొన్ని సూత్రాలు అందరూ పాటించాలి ఆయన మనకి ఇచ్చిన సా ఆయనకి మనకు ఇచ్చిన అన్ని సంపదలు మనం యూ మనం యూజ్ చేసుకొని మనం వె వెలగాలి మే మెదగాలి చాలా రకాలుగా మనం ప్రోత్సహించాలని ఇన్ని రకాలుగా ఉండాలని నా పుస్తకంలో నా ఆయన యొక్క పుస్తకం నన్ను ఆలోచింపజేసింది ఆయన యొక్క పుస్తకాన్ని నేను నేను చదవడం వల్ల ఇలా ప్రో మోటివేట్ అయ్యాను నేను చెబుతున్నాను